ఒక సమాజం లేకుండా మీరు జీవితం అనే సెట్ నుండి బయట పడితే అది పూర్తిగా కొత్త అనుభవంగా ఉంటుంది మనుషుల మధ్య సంబంధాలు లేకుండా ఉండడం వల్ల ఒంటరితనం పెరుగుతుంది అదే సమయంలో ఇది స్వాతంత్రం కూడా కలిగించవచ్చు ఆ అనుభవం ఎలా ఉంటుంది అంటే అది పూర్తిగా నా ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది కొన్ని సందర్భాల్లో ప్రశాంతత స్వేచ్ఛ అనిపించవచ్చు కానీ మరికొన్ని సందర్భాల్లో ఒంటరితనం భయం లేదా అస్థిరత కూడా అనిపించవచ్చు దేనిలో కష్టం ఏంటి అంటే మనం సమాజంలో జీవించేందుకు అలవాటు పడిపోయాము మానవ సంబంధాలు సహాయ సహకార సహకారాలు లేకుండా ఉండడం చాలా కష్టం భవిష్యత్తు మీద అనిశ్చితి కూడా ఉంటుంది మానోవుడు సహజంగా సమాజ జీవికనుక పూర్తిగా ఒంటరిగా ఉండడం మన మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది ఇలాంటి పోటీలో నేను ఎలాంటి చిత్రాలను గీయాలనుకుంటున్నానంటే మనుషుల మనస్తత్వాన్ని ప్రతిబింబించే చిత్రాలు గీయడం ఇష్టపడతాను మనసులో ఉన్న భావాలను ఆలోచనలను కాగితంపై గీయడం ద్వారా వ్యక్తీకరించగలను ఎందుకంటే కళ ఒక వ్యక్తిగత భావనను వెళ్ళడించే గొప్ప సాధనం మనసులో ఉన్న భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి వాటిని వ్యక్తపరచడానికి ఇది చాలా సహాయపడుతుంది సమాజం లేకుండా జీవించడం అనేది ఊహించడమే కష్టం కానీ ఆ అనుభూతిని చిత్రాల రూపంలో చూపించడం ఆసక్తికరంగా ఉంటుంది ఇలా చెప్పుకోవడానికి ఇంకా చాలా విషయాలున్నాయి